అదే అండి హెయిర్ స్టైల్ కోసం అడిగారు కదా మీరు నిన్న మేము హెయిర్ హెయిర్ స్టైల్ షాప్ నుంచి మాట్లాడుతున్నాము హలో నిన్న ఏదో మీకు హెయిర్ స్టైల్ అడిగారు కదా అదే హెయిర్ స్టైల్కి అమౌంట్ ఎంత అవుతుంది ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి అని దానికి కాల్ చేశాను అండి మీ కాల్ కొంచం హలో

ఇప్పుడు వినిపిస్తుందా హలో అదే మీరు నిన్న ఒక హెయిర్ స్టైల్ అడిగారు కదా దానికోసం అని కాల్ చేసాము దానికి ఎంత మనీ అవుతుంది ఏంటి అని ఎ ఏమి కట్ యు షేప్ కట్ చేసాను అంటే మనకు మన ఏయి హెయిర్ ఎంత మందంగా ఉంటుంది ఏంటి అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అండి మేము స్ప్రే చేస్తాము కటింగ్ చేస్తాము హెయిర్ వాష్ చేస్తాము ఇవి అన్నింటికి ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ దాకా అవుతుంది హెయిర్ మసాజ్ కూడా ఉంటుండి అండి అన్నీ ప్యాకేజ్ మీద మొత్తం కలిపి ఒక ఎయిట్ హండ్రెడ్లో అయిపోతుంది కటింగ్ కాబట్టి మేము ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయము క్రీమ్స్ కూడా ఏమి రాయము హెయిర్ వాష్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కాస్ట్లీ షాంపూ అనేది మేము వాడి హెయిర్ సిల్కీగా అయ్యేలాగా కొన్ని రోజులు కొంచెం షైనింగ్ వచ్చేలాగా యూజ్ చేస్తాం అన్నమాట లేదండి లేదు లేదు మీ హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది ఎక్కువ థిన్గా అనేది పెరుగుతుంది మీరు మళ్ళీ మళ్ళీ అలా కంటిన్యూస్గా టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి అలా చేసుకుంటు ఉంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండి

యు యు కట్ అండి స్టెప్ కటింగ్ అయితే ఎక్కువగా థిన్గా ఉండాలి హెయిర్ అప్పుడే మనకు ఆ కటింగ్ అనేది తెలుస్తుంది మరి మీది అలా ఉండడు అంటున్నారు కాబట్టి మీరు ఇది చేయించుకుంటే యు షేప్ చేయించుకుంటే బెటర్ రేపు పొద్దున్న రండి మాది విజయవాడ అండి బెంజ్ సర్కిల్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి నేను మా మా కరెంట్ లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేదురు కానీ